తూర్పు గోదావరి జిల్లాలో మధ్యాహ్నం భోజనానికి సాధారణంగా ఏదైనా సులభంగా ఉండి త్వరగా చేయగలిగేది వండుకుంటారు చిరుతిళ్ళు చిరుతిళ్ళు తూర్పుగోదావరి జిల్లాలో చాలా ప్రసిద్ధి చెందాయి కొన్ని ప్రసిద్ధ చిరుతిళ్ళు ఇక్కడ ఉన్నాయి మసాలా పూరి ఇది వేయించి పూరీలో మసాలా పేస్ట్ ఉంటుంది పొంగలి ఇది చిరుతిళ్ళను ఒక కూరతో కలిపి వండినది పూరి బొండా ఇది వేయించిన పూరీలో మసాలా పేస్ట్ ఇంకా బోండా ఉంటాయి రాత్రి భోజనానికి తూర్పు గోదావరి జిల్లాలో సాధారణంగా ఘనమైన మరియు సమృద్ధిగా ఉండే భోజనాలు వండుకుంటారు అవి ఏంటంటే బిర్యానీ అనేది ఒక ఘనమైన భోజనం దీనిని బియ్యం మాంసం లేదా చేపలతో తయారుచేస్తారు ఇంకా రోటి భోజనం రోటి ఆకుకూరల సాస్ మరియు మసాలాతో తయారుచేస్తారు కూర మరియు బియ్యం అనేది ఒక సాధారణ భోజనం దీనిని వివిధ రకాల కూరలతో వడ్డిస్తారు